హలో

హలో హలో హలో మేడమ్ ఇది ఫుట్వేర్ సెల్లర్ షాపా మేడమ్ మాకు బాటాలో చెప్పల్స్ కావాలి మేడమ్ వాటి కాస్ట్ ఎంత ఉంది మీ దగ్గర ఏం మోడల్స్ ఉన్నాయి ఏ కంపెనీస్ ఉన్నాయి మీరు ఏది బెస్ట్ ఏది బెస్ట్ ఏది తీసుకుంటే బెస్ట్

ఏ ఏవి బాగున్నాయి మేడమ్ అంటే మాకు బాటాలో కావాలి బాటా కంపెనీ కావాలి ఓకే

నేను నేను క్యాజువల్గా బెల్ట్ టైప్ మోడల్ వాడుతాను మేడమ్ బెల్ట్ టైప్ మోడల్లో బాటాలో దొరుకుతాయా ఓకే మేడమ్ ఎట్లా ఉంది మేడమ్ కాస్టు స్టార్టింగ్ కాస్ట్ ఎట్లా ఉంది మేడమ్ హైయెస్ట్ కాస్ట్ ఎట్లా ఉంది మేడమ్ మేడమ్ ఎయిట్ మేడమ్

ఎక్కడ మేడమ్ ఈ షాప్ ఇది షాప్ షాప్ ఎక్కడ ఉంది మేడమ్ అంటే నెల్లూరు మేడమ్ నెల్లూరు ట్రంక్ రోడ్డా మేడమ్ షూ షూ షూ కూడా ఉన్నాయా మేడమ్ ఓకే ఓకే మేడమ్ కిడ్స్ వేర్ కూడా ఉన్నాయా మేడమ్ కిడ్స్ కూడా మా ఫుట్ కావాలి పిల్లలకి కావాలి ఇద్దరికి కిడ్స్ కానీ నెక్స్ట్ మెన్స్ ఉమెన్స్ కానీ లేడీస్వి స్లిప్పర్స్ చెప్పల్స్ అయినా ఓకే మేడమ్ ఓకే మేడమ్ మేము వస్తాము మేడమ్ ఫ్యామిలీగా తీసుకోవాలి అందరూ తీసుకోవాలి పిల్లలకీ మా మిసెస్కి తీసుకోవాలి నాకు కావాలి మేడమ్ అందరిని తీసుకుని రేపు సండే వస్తాము మేడమ్ రేపు సండే ఉంటుందా షాపు ఓకే ఓకే మేడమ్ తప్పకుండా మేడమ్ రేపు మీ షాపుకి వచ్చి మేము డిఫరెంట్ మోడల్స్ అన్నీ చూసి మాకు నచ్చినవి మేము కొనుక్కుంటాము మేడమ్ థ్యాంక్ యూ సో మచ్ మేడమ్ థ్యాంక్ యూ సో మచ్ మేడమ్ మేడమ్ నా పేరు శేషు మేడమ్ ఫ్రమ్ నెల్లూరు వేదాయపాళెం నుంచి మాట్లాడుతున్నాను మేడమ్ నేను తీసుకుంటాను మేడమ్ థ్యాంక్ యూ మేడమ్